చెప్పండి ఎవరు కావాలండి చెప్పండి ఏం కావాలండి మీరు బయటనుంచి వచ్చారండీ మాములుగా ఇటు సైడు పెద్దపెద్ద పండగలంటే ప్రస్తుతం దసరా చతుర్ జరుగుతుందండి ప్రస్తుతంలో తర్వాతేంటంటే సంక్రాంతి కన్నా ముందు ఇంకా పెద్ద ఫంక్షన్ ఉన్నాదండి క్రిష్ట్మస్ అండీ క్రిష్ట్మస్ ఈ ఇటుపక్కల చాలా బాగా జరిగితుందండి ఆంద్రప్రదేశ్లో ఎందుకంటే అది మొత్తం ప్రపంచం మొత్తం చేస్కునే పండగ కాబట్టి ప్రపంచం మొత్తం చేస్కుంటారు కాబట్టి ఇక్కడ ఆంద్రప్రదేశ్లో కూడా చాలా బాగా చేస్తారండి క్రిస్మస్ కే డిసెంబర్ నెలలో అవునండి డిసెంబర్ నెలలో ప్రతీరోజు ఎక్కడోదిక్కున ఒకే ఊర్లో దగ్గరదగ్గర రెండు మూడు చోట్ల ప్రతీరోజు జరుగుతూ ఉంటుందండి అంతేకాకుండా దాని తర్వాతేంటంటే సంక్రాంతి అండి జన్ డిసెంబర్ అయిపోయాక డిసెంబర్ అయిపోయాక సంక్రాంతండి జనవరిలో అదికూడా అక్కడ ఆంద్రప్రదేశ్లో చాలా బాగా చేస్తారండి అవునండీ మెయిన్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఈ రెండూ ఉన్నాయండి క్రిష్ట్ క్రిష్ట్మస్సు చూస్కోక్కర్లేదండి పెద్ద పండగండి సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగండి మీరు చూస్తే అంటే చూ

అదేనండి మేము తీసుకెళ్తామండి మేము తీసుకెళ్ళీ మీకు మొత్తమన్నీ చూపిస్తామండి చూద్దామండి చూసే ఇద్దమండి ఏండి చూసే చెప్దామండి లే లేదులెండి మే మే చూత్నాంగా మావులుగా మేము ఎక్కువేంలేదు మీరే తర్వాత ఎంతమందొచ్చినా చెప్పినా కదండి మంచి ప్లేసులు చూపిస్తాం మొత్తమన్నీ నేను మంచిగ చూపిస్తానండి డిసెంబర్లో క్రిష్ట్మస్సు ఇక్కడ జరిగినట్టు ఇంకెక్కడా చూ జరగదు అనీ ఎక్కడెక్కడ జరుగుతుందో అలాంటి మంచిమంచి చోట్లకి తీసుకెళ్తాను అవి సంక్రాంతికి కూడా మంచి ప్లేసుకి తీస్కెళ్ళి చూపిస్తానండి ఏ సరేనండి

సరే